మేము పొద్దుతిరుగుడనేది వేసాము అందులో బాగా లాభాలనేవి రాకపోయినా ఒక రకమైనటువంటి లాభాలైతే వచ్చింది మనం ఏందంటే సాధ్యమైనంతవరకు వేస్తే అలాంటివి మాత్రమే వెయ్యాలి ఆకుకూరలు దుంపలు తర్వాత గరికనేది గూడా ఒకలాంటి తోటకిందకే వస్తుంది అవి పశువుల ఉత్పత్తికి తోడ్పడతాయి తర్వాత ఇవి విత్తనములనేవి పొద్దుతిరుగుడు పువ్వు విత్తనములనేవి మనకు దగ్గర్లో ఉన్న వ్యవసాయ కేంద్రం మార్కెట్లోనే దొరుకుతాయి గవర్నమెంటు అతి తక్కువ సబ్సడీ కింద మనకు ఇస్తుంది అప్పుడు మనం ఏందంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కట్టుకుంటాము వాటిల్తోనే మేము మా పిల్లల్ని బాగా చదివించుకున్నాము